సాధారణంగా అన్నీ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ సాధారణమైన సబ్జెక్ట్లు అని తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ లాంటి సబ్జెక్ట్లు ఉంటాయి కానీ కొన్ని కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో డ్రాయింగ్ లాంటి కొన్ని సబ్జెక్ట్లు ఎక్స్ట్రా చేసిండు పిల్లలు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి కొంచెం డ్రాయింగ్ మీద దృష్టి పెట్టాలని పిల్లలు వాళ్ళ ఇంటరస్ట్ బట్టి ఉంటాయి అని పిల్లవాళ్ళని కొన్ని స్కూళ్ళలో డ్రాయింగ్ కూడా చేయిస్తుండ్రు అయితే ఆ ఈ సబ్జెక్ట్లతో పాటు రెగ్యులర్గా ఉండే సబ్జెక్ట్లతో పాటు ఎడ్యుకేషన్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి అంటే పీఈటి టీచర్ చెప్పేది ఫిజికల్ నాలెడ్జ్ అంటే వాళ్ళకు సంబంధించి ఆటలు కానీ దాంతోపాటు ఫిజికల్గా మెంటల్గా బ్యాలెన్సింగ్ చేయడానికి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాలి దాంతోపాటు పిల్ల టీచర్లు కూడా కొన్ని గవర్నమెంట్ టీచర్ కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కొంతమంది ఒక వన్ పర్సెంట్ పర్సెంట్ టీచర్లు కొంత నిర్లక్ష్యంగా ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వారు కూడా అలాంటి వారి మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి వాళ్ళకు సరైన ట్రైనింగ్ లాంటివి కానీ లేకపోతే వాళ్ళకి అవర్నెస్ కానీ ఇచ్చే విధంగా చూసుకోవాలి ఏదైనా స్థానికంగా ఉన్న అటు గ్రామాలలో ఉన్న యూత్ కానీ ఇంకా లీడర్లు కానీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు స్కూల్ మీద కొంత దృష్టి పెట్టి స్కూళ్ళలో ఎట్టా చెప్తుండ్రు టీచర్లు